తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు నాలుగు లక్షల నలభై నాలుగు వేల యాబై రూపాయలు ఇంకా మూడు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ఐదు రూపాయలు